ఈ రోజుల్లో స్క్రీన్లు చూస్తూ ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లలు అసలు ఆడుకోరని మేము అనుకుంటున్నాము పిల్లలు ఎక్కువగా ఆడుకులే ఆడు ఆడేలా వారిని ప్రేరేపించాలంటే టీవీలను ఆఫ్ చేసి ఫోన్లు వాళ్ళకి దూరంగా ఉంచేలా ఉండేలా చేసి వాళ్ళని బయటకు బయట పిల్లలతో ఆడుకునే ఆడుకోవడానికి పంపించాలి ఎక్కువ సమయం ఫోన్లను టీవీలకు దగ్గరగా రానివ్వకూడదు